వ్యవసాయం చేసేవాళ్ళు చేయడానికి ఇష్టపడే వ్యాపారాలు కూరగాయలు పండించి అమ్ముకోవడం బర్రెలను పెంచుకుని పాలు పెరుగు వ్యాపారాలు చేసుకుంటారు నాణ్యమైన పంటని పండించడమే కాకుండా కూరగాయలు పండించి అమ్ముకోవడం వాళ్ళకి చాలా ఇష్టం